నమస్తే మేడం చెప్పండి మీకెలాంటి పూలు కావాలి బంతి పూలు మేడం అవును మేడం రెండు రకాల పువ్వులు ఆరెంజ్ కలరు ఎల్లో కలర్ పువ్వులునూ మాల కట్టి అమ్ముతాం మేడం

ఓకే మేడం ఇస్తాం మేడం మేడమూ చిన్న మాల పెద్ద మాలా అంటే రెండు రకాలున్నాయి మేడం చిన్నదొకటుంది పెద్దదొకటుంది పెద్ద మాల అయితే మీకు ఆరు వందల రూపాయలు పడుతుంది చిన్న మాల అయితే రెండు వందల యాభై రూపాయలు పడుతుంది మేడం ఓకే మేడం పెద్ద మాలొకటి రెండు బుట్ల బంతి పువ్వులు మేడం విర జాజులు మొగ్గలు కావాలా పువ్వులా మేడం మొగ్గలైతే మూర నలభై రూపాయలు పడుతుంది మేడం ఇంకేం ఇంకేమి కావాలి మేడం చిన్న గులాబీలున్నాయి మేడం అవును మేడం ఓకే మేడం మేడం మీకెప్పుడిక్కావాలండి ఇవన్నీ ఓకే మేడం అందుకే మేడం రేపు సాయంత్రం తెప్పిస్తాం మేడం మాల కట్టేసి మీక్కావల్సిన ఏ విదంగా కావాలో ఆ విదంగా కట్టేసి అన్నీ కూడా మీకు ప్యాక్ చేసి రేపు సాయంత్రంకి మీకు పంపిస్తాం మేడం ఎల్లుండి మీకు ఉదయాన్ ఎల్లుండి ఉదయానికి పూజకి మీకందుతాయి మేడం ఆటో మేమే పంపిస్తాం అమౌంట్ మీరు పే చేయాలండీ మొత్తం అన్నీ కలిపి పదకొండు వేలవుతుంది మేడం మీరు చెప్పినవన్నీ కూడా ఇవ్వడానికి మేడమ్ మాకు లేదు మేడం అది తగ్గదు మేడం ఇప్పుడు సీజన్ కదా మేడం మేడం పొని పది వేల ఐదు వందలివ్వండి మేడం రెడీ చేసి ఫోన్ చేస్తాం మేడం చేస్తాం మేడం మీకుసాయంత్రం కల్లా ఫోన్ చేస్తాము ఆటో మీద మీకు పంపిస్తాము ఓకే మేడం ఉంటా మేడం